మీ మా ప్రాంతంలో ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ప్రారంభించే వ్యాపారాలయితే మాత్రం జ్యూవలరీ షాప్సు ఎక్కువ జ్యూవెలరీ షాప్స్ ఇప్పుడొస్తున్న స్టోన్ వర్కివీ కుందన్స్వీ లాంటి వర్క్స్ చాలా వస్తున్నయీ జ్యూవలరీలో లాంగ్ చెయిన్సు స్టెప్ బై స్టెప్ చెయిన్స్ ఇవన్నీ కూడా కాబట్టి అవి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా జ్యూవలరీ షాప్స్ పెడుతున్నారు నేను కూడా ఒక వేళ బిజినెస్ అంటూ మొదలు పెట్టాలి అనుకుంటే నేను కూడా అదే చేయాలనుకుంటున్నా ఎందుకూ అంటే మాకిక్కడ చీరాల చిలకలూరుపేట ఇటు చాలా దగ్గర అటు సైడు గో వన్ గ్రామ్ గోల్డ్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంటుంది టెన్ రుపీస్ ట్వంటీ రుపీస్కే మనకి లాంగ్ లాంగ్ చెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి సెట్టొచ్చేసి టూ హండ్రడ్ అలా పడుతుంది అదే మనం ఇక్కడ తీసుకొచ్చి ఫైవ్ హండ్రడ్ సిక్స్ హండ్రడ్కి అమ్ముకోచ్చు అంత గ్రాండెడ్గా ఉంటుంది ఇపుడెక్కువగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవే కాబట్టి వీటికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ జ్యూవెలరీస్ వారు జూ సింపుల్ సి చీర కట్టుకున్నా కూడా జ్యూవలరీ అనేది హెవీగా వేస్తున్నారు అవే ఇప్పుడు వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టీ మనం ఏ ఒక వేళ ఒక వేళ ఎవరయినా ఏదయినా వ్యాపారం చేయాలి అంటే మాత్రం ఈ సైడు పల్నాడు సైడు జ్యూవలరీ షాపే పెట్టుకోచ్చు